నీరు అనేది పంట మర్చిపోవడానికి కానీ లేదా పంట దిగుబడి రావడానికి కానీ నీరు రైతు వ్యవసాయం చేస్తున్నాడంటే వ్యవసాయంలో పోషించే ఒక కీలక పాత్ర ఈ నీరు నీరు అనేది చాలా మందికి వాగుల ద్వారా క్యాన్స్ ద్వారా లేదా కరంటు బావుల్లో నుండి లభిస్తుంటాయి కానవి ఎక్కడనుండి ఎక్కడ వచ్చినా ఎత్తిపోయాలంటే నీరు వ్యవసాయం కరంటు మోటార్లనేది అవసరం మోటార్లు నడవాలంటే కరంట్ సప్లై కంపల్సరీ అవసరం అటువంటి కరంటుని ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఈ ఈ కరంటు కంపెనీస్ గానీ ఏవయితే ఉన్నయో వారికి కావలసిన సమయంలో వారికి నచ్చిన సమయంలో వాళ్ళు కరంటు కొట్టేస్తున్నారు తీసేస్తున్నారు అట్లా తీసేసినప్పుడేమయితుందంటే రైతు తను ఆరు నెళ్ళు కష్టపడి తన చెమట ధారపోసి తను అప్పులు తీసుకచ్చి పెట్టిన పెట్టుబడి అంతా కూడా వృధా పాలవుతుంది నీరు లేక వా లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయి భూమిలో భూభా భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలో పచ్చదనం పూర్తిగా తీసేస్తుంది అట్లా తీసేసిన పంటను చూసి రైతు కుమిలిపోతున్నారు కాబట్టి ఈ కరంటనేది రైతుకు ఒక యం ఒక యంత్రం లాంటిది శక్తి లాంటిది దీన్ని ఇది లేకుండా రైతు వ్యవసాయం చేయలేడు కాబట్టి వ్యవసాయానికి కరంటుకి చాలా దగ్గర సంబంధం ఉన్నదని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు కరంటు తీసేయడం వల్ల పంటకు నీరు అందకపోడం వల్ల వేసిన పెట్టు పెట్టిన పెట్టుబడి అంతా కూడా కు గంగా పాలైపోతుంది కాబట్టి కరంటుని ప్రభుత్వం పూర్తిగా ఇంధనాలపై ఇప్పుడున్న పద్ధతిలోనే కాకుండా ఇంకా కొంచెం కొత్త పద్ కొత్త విధానాలను ఆసరించి కొత్త సాంకేత పరికరాలతో విద్యుత్ తయారు చేసే లేదా రైతులకు ఉచిత విద్యుత్ను కల్పించే ప్రయత్నాలు ఏవయినా చేస్తే రైతు సంతోషపడతాడు దేశం కూడా బాగుపడుతుంది అని మా అభిప్రాయం ముందుగా రైతుకు కరంటు రావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఒక ఎన్టీపీసీఎల్ లేకపోతే ఎంపీడీసీఎల్ ఇట్లా ఈ విద్యుత్ సంస్థల నుంచి కారణ ఉత్పత్తయ్యే కరంటు కాకుండా మిగతా కొన్ని సోలార్ గానీ లేదా ఈ ఈ విండ్ మిల్స్ ఏవయితే ఉంటాయో వాటి నుండి కూడా కరంట్ని పొందవచ్చు ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా ఎటువంటి నష్టం కలగకుండా రైతుకు ఎటువంటి నష్టం కలగకుండా సాఫీగా సజావుగా పని పూర్తవుతుందని భావించడం ముందుగా మనం చూసుకుంటే సాటిలైట్ ఈ సాటిలైట్ అనేది ఇప్పుడున్న కొంతమంది కొన్ని ప్రాంతంలో ఏ ఏమవుతుందంటే సాటి ఈ సోలార్ కన్విన్సర్ సోలార్ సోలార్ సాటిలైట్నేం చే సోలార్ లై సోలార్ కరంట్నేం చేస్తున్నారంటే వాళ్ళ వ్యవసాయ భూములందే ఎవరైతే పెట్టించుకోవాలనుకుంటున్నారో వారికి ప్రభుత్వం కాస్త సబ్సిడీ ద్వారా ఈ సోలార్ విద్యుత్తనేది లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తుంది దీనివల్ల రైతుకి ఉపయోగం ఉంటుంది తాను సోలార్తోని ఎటువంటి కరంట్ బిల్ లేకుండా కరంటు కోతలు లేకుండా తన పంటను పండించుకోగలుగుతాడు రెండవది ఈ సోలార్ కరంటుని కొంతవరకు దాచుకొని తర్వాత టైంలో కూడా ఉపయోగించుకునే టెక్నాలజిని ఇప్పుడున్న ఇప్పుడున్న సై టెక్నాలజిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇదంతా కూడా గమనించుకొని ఏం చేయాలంటే దూరంగా ఊరి చివర్లో కానీ ఎక్కడైనా ఒక ప్రాంతంలో విండు మిల్లు పెట్టేసి అక్కడ నుండి విద్యుత్ సరఫరాను గ్రామాల్లోకి వ్యవసాయ భూముల ప్రాంతంలోకి తీసుకురావాలని మా కోరిక అండ్ సూచన తర్వాత పాతపద్ధతులు చూసుకున్నట్లయితే

నీటిలో తిరిగే యంత్రం ద్వారా కూడా పూర్వం కరంటు ఉత్పత్తి చేసేవారు అటువంటి సాంకేతిక ప్రయోగాల్ని మరింత కొత్తగా కా ఆలోచించి సరికొత్త విధానంలో ప్రభుత్వ ఈ ప్రజలకు లేదా ఈ వ్యవసాయం చేసే రైతులకు కాని వారికి దాని కల్పించినట్లయితే వారు దాన్ని మరింత సద్వినియోగం చేసుకొని ఈ కరంటు వల్ల వచ్చే నష్టాలను నివారించగలరని మా ఆలోచన రైతు ఇవి వారి భూములలో ఇవి సోలార్ కనెక్షన్ గానీ లేదా ఈ విండ్ మిల్లు కనెక్షన్స్ గానీ ఇవి పెట్టుకోవడానికి అసలు నిరాకరించకూడదు ఆలోచించాలి దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి వాళ్ళగ్గూడా ఫస్ట్ థింగ్ సోలార్ అనేది అది న్యాచురల్ తొ నాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే కరంట్గా మనం భావించవచ్చు అందులో మనకు ఎటువంటీ పెట్టుబడి ఉండదు కానీ సూర్యుని వల్ల సూర్యుని వేడి తాకి దాంట్లో ఉన్న ప్యానల్స్ హీటుని ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా మనకు విద్యుత్తనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రక్రియనంత కూడా ఎవరైతే మేధావులు ఈ సోలార్ కాని లేకపోతే విద్యుత్ సొ రంగంలో ఉంటారో దీని గురించి రైతులకు పూర్తిగా వివరించి వారిని కేవలం ఈ ఏదయితే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్తుల పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారో రైతులు వారికి అదొకటే జీవన విధానం అదొకటే నాగరికత అదొకటే మనకు లోకం అన్నట్టుగా కాకుండా వివిధ మార్గాలున్నాయి రైతులకు ధైర్యం చెప్పి వారిని సరికొత్త నూతన ప్రయోగాల వైపు నూతన వినియోగాలకు ఆకర్షింపజేసి వారిలో కూడా వ్యవసాయాన్ని కొత్త పద్ధతులు కొత్త మార్పులతో చేసి రైతులకు మేలు చేయాలనేది మా

విండ్ మిల్స్ కాని ఈ సోలార్ గానీ సోలార్ సిస్టం లేదా సోలార్ పవర్ ప్లాంట్ ఇవి పెట్టడం వల్ల రైతుకు కొంత భూమి అనేది ఆక్యుపై అవడం జరుగుతుంది దీనివల్ల రైతు ఏమనుకుంటాడంటే తన భూమి వృధా పాలైపోయింది అని చెప్పి మనోభావాలకు గురవుతాడు అలా గురికాకుండా ఉండాలంటే ప్రభుత్వం దగ్గరలో ఉన్న ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములను లీజుకు తీసుకొని లేదా ఖాళీగా ఉన్న స్థలాలను ఆధారంగా చేసుకుని అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ లేదా ఖాళీస్ ప్రాంతాలల్లో ఎత్తయిన ప్రదేశాలల్లో ఈ విండ్ మిల్స్ పెట్టడం వల్ల రైతులకు కావలిసంత విద్యుత్ వస్తుంది ఈ విద్యుత్తుని వాళ్ళు వినియోగం చేసుకుంటే మనకి ఎటువంటి కరంటు కోతలు ఉండవని మనకిక స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత ఈ వ్యవసాయానికి సా అవసరమయ్యే ఈ విద్యుత్ కనెక్షన్ని కూడా మనం చాలా వరకు ఇప్పుడున్నా ట్రాన్స్ఫార్మర్లు అక్కడ ఇక్కడ వీటివల్ల ఏమయితుందనంటే కరంట్ షాక్స్ గానీ ఇవన్నీ అవడం జరుగుతుంది ఈ వీటిని కూడా చాలా వరకు అరికట్టచ్చు ఇట్లా అంటే మనం ఇప్పుడు ఈ సోలార్ గానీ ఈ విండ్ మిల్స్ గానీ ఈ వీటిని వినియోగించినట్లయితే ఎటువంటి షార్ట్ సర్క్యూట్స్ ఇప్పుడు సాధారణంగా వాటితో ఇవి ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్తో పోల్సుకుంటే ఈ సోలార్ గానీ ఈ విండ్ మిల్ గాని ఇవి చాలా తక్కువ శాతం షాట్ షార్ట్ సర్క్యూటయ్యే అవకాశాలు ఉంటాయి విభ విభజించినట్లు కూడా ఉంటుంది ఈ విద్యుత్తు ఇట్లా ఈ విండ్ మిల్స్ ద్వారా గానీ సోలార్ సిస్టం ద్వారా గానీ మనం ఉపయోగించే ఉత్పత్తిని చేసే విద్యుత్తుతో ఒకే చోట ఇప్పుడు ఎక్కడన్నా ఎంత పెద్ద డ్యామేజ్ జరిగినా కూడా ఈ కరంటు సప్లైలో మనం

అలసటకి గానీ గురి కావలసిన పని ఉండదు కాబట్టి వీటిని పెట్టుకోవడం వల్ల మనకి చాలా వరకు రైతులకు గానీ తర్వాత ఈ ప్రభుత్వానికి కూడా చాలా వరకు రైతులకూ అందించే కరంటు అయ్యే ఈ ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలు గూడా చాలా వరకు తగ్గిపోతాయి అంతేకాదు సోలార్ కరంటు ద్వారా సూర్యుడిని మనము ఉపయోగించుకొని అంటే సూర్యుని వేడిని మనం ఉపయోగించుకొని కరంటుని ఆదా చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం ఇప్పుడున్న సిట్యువేషన్స్లో చూసుకున్నట్లయితే బొగ్గు గానీ నీరు గానీ వీటి శాతం చాలా తక్కువగా ఉన్నది ఈ భూమిలో ఈ విధంగా వ్యవసాయం చేసినట్లయితే బొగ్గు వి బొగ్గు సంఖ్య నీటి సంఖ్య మనకు పెరిగే అవకాశాలు పెరగకుండా కనీసం ఎక్కువ వృధా చే వృధా పాలు కాకుండా ఉంటాయి మనకి ఎంత అవసరమో అంత కరంటుతోనే అంత కరంటు మాత్రమే ఈ విండ్ మిల్స్ ద్వారా గానీ సోలార్ సిస్టం ద్వారా గానీ మనం తీసుకోగలము కానీ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే విద్యుత్ వల్ల మనకు కావలసిన వాటికన్నా అనవసరమైన వాటి పట్ల అధిక విద్యుత్ని ఉపయోగించడం వాటి పట్ల ఎక్కువ సా విద్యుత్ని వృధాగ పడేయడం జరుగుతుంది కాబట్టి ఈ సోలార్ విండ్ మిల్సు ఇవన్నీ కూడా రైతులకి చాలా వరకు ఉపయోగపడతాయి ఇంకా కొంతమంది ఏం జేస్తున్నారంటే జనరేటర్ జనరేటర్ ద్వారా కూడా వారి వారి వ్యవసాయ మోటార్లలో నడిపే సాంకేతిక ప్రభావతలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ జనరేటర్లో డీజిల్ గానీ ఏదయినా ఇంధనం ఉంటేనే జనరేటర్ ద్వారా మనకు విద్యుత్ ఫ్రూజెల్ ఇప్పుడు ఫ్యూయల్స్ లైక్ డీజిల్ గానీ పెట్రోలియం గానీ గ్యాస్ గానీ వీటి వల్లనే మనం విద్యుత్ని పొందగలుగుతున్నాం కాబట్టి ఇది కూడా చిన్న సన్న రైతులకు ఒక మార్గమని చెప్పవచ్చు కానీ వీటి వల్ల విద్యుత్కు మనకవసరమైన పెట్రోల్ గానీ డీజిల్ గానీ కొనాల్సిన రేట్లు చాలా చివర స్థాయిలో ఉంటాయి అతనయితే భరించలేడు కాబట్టి ఈ సోలార్ గానీ లేదా విండ్ మిల్స్ గానీ ఇవయితే ఉచితం ఆర్టిఫిషియల్గా మనకు న్యాచురల్గా ఇవి లభిస్తాయి కాబట్టి రైతుకు గానీ ప్రభుత్వానికి గానీ ఎటువంటి ఒత్తిడి ఉండదు చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఒక గంట రెండు గంటలు లేదా ఈ పని కోసం కరంటు పైన ఇప్పుడు ఇప్పుడున్న ప్ర ఇప్పుడు వచ్చే కరంటు పైన ఈ థర్మల్ ప్లాంట్ ద్వారా వాడాలని వచ్చే కరంటు పైన ఎక్కువ శాతం ఆధారపడకుండా వారు వారి సొంతంగా ఈ జనరేటర్ల ద్వారా డీజిల్స్ పెట్రోలియం ఇది తీసుకొచ్చి జనరేటర్తోని నడిపిచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటరు ఈ నడుస్తుంది బాగానే ఉంటుంది పంటలు పండుతాయి నీటు నీటి పారుదల జరుగుతది కాబట్టి ఓకే కాకపోతే దీనిది వల్ల ఏ దీని ద్వారా ఏమైతదనంటే రైతుకి పెట్టుబడిలో ఇదొక భారంగా మిగిలిపోతుందని కాస్తా మా అభిప్రాయం

వ్యవసాయాన్ని అదే విధంగా కాకుండా ఇంకా బ్యాటరీల ద్వారా ఇన్వెంటర్ల ద్వారా మనకు విద్యుత్ పొందవచ్చు బ్యాటరీలు ఇన్వెంటర్ల ద్వారా అయితే మనం ఛార్జ్ చేసుకొని తీసుకచ్చకొని ఆయా మోటరుకు ఎంత ఓల్టేజ్ కరంటయితే అవసరముంటదో అన్ని వాట్స్ బ్యాటరీస్ దొరుకుతానే ఉంటాయి కాకపోతే ఈ బ్యాటరీ ద్వారా వచ్చే కరంట్ ఏమవుతదంటే ఎక్కువసేపు వినియోగించుకోవడానికి కుదరదు చాలా తక్కువ సేపు అంటే వాటికి ఉన్న స్టేబు వాటిలో ఉన్న పవర్ని బట్టి వితిన్ సర్టెన్ లిమిట్ ఆఫ్ టైంలోనే మనం వాటిని వినియోగించుకోవాలి ఎక్కువ శాతం వాడితే బ్యాటరీలు కాలిపోయి పేలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదు పనులకు మాత్రమే ఈ బ్యాటరీలు వినియోగించచ్చు డైనమోస్ ఇవి కూడా విద్యుత్లో పో ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతూ ఉంటాయి వీటి వల్ల కూడా హెవీ ప్రెషర్ ఎక్కితే మోటర్కు ఎక్కువ కెపాసిటీ మోటార్స్ కాకుండా ఈ చిన్న మోటర్స్ వాటిని వినియోగించుకోవడ మధ్య ఇక విద్యుత్ అయితే ఈ వై వీటి ద్వారా ఉత్పత్తి అవుతుందని మా అంచనా